ఆంబులెన్స్ రావడం కష్టమైనందు వల్ల మా గ్రామంలో ఎదురయ్యే సవాళ్ళు ఏంటంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ మరి వృద్ధులు కానీ వయోవృద్ధులు ఏదైనా మరి వారికి ఎమర్జెన్సీగా మరి హుటహుటిన దూరంగా ఉన్న హాస్పిటళ్ళకి తరలించాలంటే ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము మాకు రహదారులు తక్కువైనా కానీ మాకు రోడ్లు అనేవి సరిగ్గా లేకపోయినా కానీ మరి మాకు మా అనారోగ్యంతో బాధపడుతున్న మా వారిని మరి హాస్పిటల్ వరకు ఆసుపత్రి వరకు చేర్చాలంటే ఎంతో సమస్యలు ఎన్నో సమస్యలు మేము ఎదురుకొంటాము మాకు ఉన్న చిన్నపాటి వాహనాలు మరి మోటార్ వాహనాలు లేనందు వల్ల ఆటోలు గతుకుల రోడ్లలో ఆటోలు తీసుకొని మరీ తీసుకొని వెళ్ళడము మధ్యలోనే వాళ్ళు వారికి ప్రాణహాని జరగడము లేదా ప్రాణాలు విడవడము ముఖ్యంగా వయసు పైబడిన వారి విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది అదే విధంగా మరీ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మరీ వారికి ప్రసవ వేదన పడుతున్నపుడు ఆంబులెన్స్ ఒకవేళ మా ఊరికి రావడము ఆలస్యమైతే కనుక మరి ఆంబులెన్స్ వచ్చే వరకు మరి మధ్యలోనే గర్భస్రావం జరగడం కానీ లేదంటే ప్రసవం జరగడం కానీ ఆ ప్రసవం జరిగినప్పుడు బిడ్డకు కానీ తల్లికి కానీ ఏదైనా ప్రమాదం జరగడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి మరి ఇందువల్ల మేము మాకు ఆంబులెన్స్ మా గ్రామంలో రావడం వల్ల రాకపోవడం వల్ల సమయానికి రాకపోవడం వల్ల సవాళ్ళు ఈ విధంగా ఎదుర్కొంటున్నాము అదే విధంగా మరీ ముఖ్యంగా రోడ్లు అనేవి మా గ్రామంకి సరిగ్గా లేవు మరి రోడ్లు సరిగ్గా ఉంటే మరి మేమైనా మా వాళ్ళని తరలించడానికి మంచి సౌకర్యంగా ఉండేది కానీ ఇంతకు ముందులాగా ఆంబులెన్స్లు కూడా నడవటం లేదు ఇంతకు ముందు ఆంబులెన్స్లు మరీ త్వరగా వచ్చి త్వరగా మాకు అందుబాటులో సహాయం అందించేవి కానీ అంబులెన్స్లు సమయానికి రాకపోవడం వల్ల ప్రాణహాని జరుగుతూ ఉన్న విషయాలు ఎన్నో బైటికి వస్తున్నాయి అదే విధంగా మరి చికిత్స అందించడంలో అంబులెన్స్లో ఉన్న ఆ యొక్క సేవకులు మరీ చక్కగా పనిచేస్తున్నా కానీ మరీ సమయానికి వచ్చి మాకు సేవలందిస్తే మేము బాగుంటుందని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాము